మన ఇంటి చుట్టుపక్కలో ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి బయట పడేయకుండా మంచి నీట్గా పెట్టుకున్నాం అనుకో అంత బాగుంటుంది ఒక మన పిల్లలు అందరు బయట ఆడుకుంటూ ఉంటారు కదా అందుకోసం మనం నీట్గా పెట్టుకోవాలి ఇల్లంతా అట్లా చేస్తే నీట్గా ఉంటుంది మన ఆరోగ్య సమస్యలు కూడా ఏం రావద్దు ఏం రావు అలా ఏం రావు కూడా ఒకవేళ ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంటే మొత్తం గలీజ్గా ఉంటే చుట్టాలు ఎవరన్నా వస్తే కూడా మొత్తం బాగోదు ఇంటి చుట్టుపక్కల పెట్టుకొనికి మనము రోజు రోజు మార్నింగ్ లేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రోజు మార్నింగ్ రోజు మార్నింగ్ లేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చెత్త తీసుకెళ్ళి బయట పడేయకుండా చెత్తబుట్ట లోనే వేయాలి అన్ని చేయాలి అలా చేస్తే మొత్తం ఆరోగ్య సమస్యలు ఏం రావు చెట్లని పెంచాలి మనం చెట్లు పెంచితే దాని ద్వారా మంచి ఆక్సిజన్ అనేది వస్తుంది మొత్తం పచ్చదనంగా కనిపిస్తుంది చెట్లని పెంచకపోతే మొత్తం గలీజ్ గలీజ్గా కనిపిస్తుంది ఇల్లు మొత్తం ముడుపులుగా కనిపిస్తుంది ఏమన్నా ఎప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళ వాళ్ళతోటి ఆధారపడకుండా మనం కూడా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ లేసి మంచిగా ఇల్లు నూకి ఇల్లు వాకిలి నూకి నీటుగా వాటర్ వేసి కడిగి మంచిగా రోజు ముగ్గులు పెడితే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎప్పుడు నీట్గానే పెట్టుకోవాలి నీటుగా పెట్టుకోవడం వల్ల మనకి నీటుగా పెట్టుకోవడం వల్ల మనకి ఏ ఆరోగ్య సమస్యలు రావు నీటిగా ఉంటే మొత్తం పాజిటివ్ పాజిటివ్ ఉంటుంది ఒకవేళ నీటిగా లేకపోతే మొత్తం పిచ్చిపిచ్చిగా అవుతుంది నీటిగా ఉండకపోతే ఏం ఏం తోచదు మనకి మొత్తం కిచకిచ ఉంటుంది అందుకని ఎప్పుడు నీటుగా పెట్టుకోవాలి చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల అంతా శుభ్రతంగా ఉంచనీకి మనము రోజు రోజు ఉదయమే లేసి నీటిగా ఊడ్చుకుని నీటుగా చేసుకోవాలి జిహెచ్ఎంసి వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడకుండా మనమే చేసుకోలి రోడ్డులో చెట్లను పెంచాలి ఈ చెత్త అంతా బయట వేయకూడదు చెత్త అంతా బయట వేస్తే మొత్తము ఈగలు దోమలు అన్ని వచ్చి మన ఆరోగ్యానికి దెబ్బతింటుంది మొత్తం డ్రైనేజ్ నీటుగా పెట్టుకోలి లేకపోతే వాటర్ అంత లీక్ అయ్యి మనకి అన్ని వా వాసన వస్తుంది అందుకే నీట్గా పెట్టుకోలి అని నీట్గా పెట్టుకొని వల్ల మనకి చూనికి కూడా బాగా ఉంటుంది మన ఇల్లు మన చెత్త అంతా తీసుకెళ్ళి బయట పడేయకుండా చెత్త బుట్టలో పెట్టి రోజు మార్నింగ్ చెత్త వాడికి వేయాలి మనం ఏం చేస్తూ మనం తినే ఏ ప్యాకెట్ కవర్స్ అక్కడే పడేస్తూ ఉంటాం అట్ల పడేయకుండా తీసుకెళ్ళి చెత్త బుట్టలోనెయ్యాలి మార్నింగ్ లేచి స్వచ్ఛభారత్ చేసుకోలి మంచి స్వచ్ఛభారత్ చేయాలి స్వచ్ఛభారత్ చేస్తే నీటుగా ఉంటంది మనకి చెట్ల చెట్లను పెంచాలి హరితహారం కూడా చేయాలి నీటుగా ఉం ఉండాలంటే లేకపోతే అన్నీ నీటుగా ఉండదు ఒకవేళ మన ఇంటి చుట్టుపక్కల నీటుగా ఉంటే మనము మన ఆటోమెటిక్గా మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా నీటుగా పెట్టుకుంటారు ఇంకా రోజు మార్నింగ్ మనమే నీట్ క్లీన్ చేసుకోలి చుట్టుపక్కల నీట్గా ఉంచనీకీ ఎట్లా అంటే ఎ ఎక్కడ చెత్త వేయకూడదు అని బోర్డ్స్ కూడా పెట్టాలి మనం మనం వేయకూడదు వేరే వాళ్ళని కూడా వెయ్యనీయకుండా మనము చెత్త మనం వేయకూడదు ఇంకా వేరే వాళ్ళని వెయ్యకుండా మనము చెత్త బుట్టలోనే వేయాలి వేరే వాళ్ళని కూడా వెయ్యనియకూడదు అలా చేస్తే నీట్గా ఉండదు చుట్టుపక్కలు మొత్తం ఎప్పుడు నీటుగా పెట్టుకోవాలి మనం పిల్లలు రోజు ఇంటి చుట్టుపక్కల ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు మనం ఒకవేళ చెత్త బయట వేసామనుకో చెత్త బయటేస్తే ఒకవేళ చెత్త బయటేస్తే దాన్ని ఆ దుమ్ము అంతా చెత్త బయటేస్తే ఆ దుమ్ము అదంతా మనకి చె మన మనకి మన పిల్లలకి కూడా దానివల్ల మనకి ఆరోగ్యం కూడా బాగోదు అందుకని ఎప్పుడు నీటిగా పెట్టుకోవాలి చెత్తంతా పెట్టుకోకుండా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు మన మన మన ఓన్లీ మనదే కాకుండా బయట ఎక్కడ చుట్టూ రోడ్ల మీద ఎక్కడ కూడా మనం ఏ చెత్త వెయ్యకూడదు ఏ ప్యాక్లు తిన్న తీసుకొచ్చి మళ్ళీ డస్ట్బిన్లోనే వేయాలి అలా చేస్తే మొత్తం మన స్వచ్ భారత్ చేసినట్టు స్వచ్ఛభా నరేంద్ర మోడీ గారు చెప్పారు స్వచ్ఛభారత్ చేయమని చెప్పిందాని ద్వారా ఇండియా మొత్తం స్వచ్ఛ మంచి నీటిగా ఉంటుంది దాని ద్వారా ఏ పాజిటివ్ రాదు ఒకవేళ మనము అట్లా చేయకుండా చెత్త మొత్తం రోడ్ల మీదనే వాటి మీదనే వేసామనుకో మొత్తం ఈగలు దోమలు వస్తాయి దాని ద్వారా హెల్త్ పాడవుతుంది దాని ద్వారా మొత్తం నీట్నెస్ ఉండదు హైజిన్ ఉండదు మొత్తం హైజిన్గా ఉండం మనం ఎప్పుడు హైజిన్గా ఉండాలి అందుకే మనం చెత్త చదరం అంతా బయట వెయ్య వేయకుండా నీటుగా చూసుకోవాలి లేకపోతే ఏదైనా ద్వారా వచ్చి డిసీజెస్ అలా మన మన బాడీ ఖరాబ్ అవుతుంది మనం ఎక్కువ బయట బయటనే ఉంటాము సో ఇంకా మనం ఎక్కువ నీటుగా పెట్టుకోవాలి చుట్టుపక్కల రోజు మార్నింగ్ లేచి మంచిగా నీట్గా ఊడ్చుకోవాలి జిహెచ్ఎంసి వాళ్ళే కాకుండా మనం కూడా రోజు క్లీన్ చేసుకోలి వాళ్ళు కూడా చానా క్లీన్ చేసి పాపం వాళ్ళు అలసిపోతూ ఉంటారు అందుకనే ఎప్పుడు మనమే చేసుకోవాలి నీటుగా రోజు వీక్లీ వన్స్ అని చెప్పి కాలనీ మొత్తం అందరూ కలిసి గ్యాదర్ అయ్యి స్వచ్ఛభారత్ చేయాలి చెట్లను పెంచాలి దాని ద్వారా వర్షాలు చట్లను పెంచడం వల్ల వర్షాలు పడతాయి ఈ దాని ద్వారా మంచి గాలిపు వస్తుంది షాడో వస్తుంది అందుకోసమే చెట్లను పెంచాలి ఒకవేళ చెట్లని పెంచకపోతే మొత్తం మొత్తం మొత్తం ఎండిపోయి ఉంటుంది రోజు రోజు మంచిగా వాటరింగ్ చేయాలి ప్లాంట్స్కి పెట్టిన కాని నీట్గా ఉండాలి మొత్తం బయట ఇల్లు ఇల్లు బయట మొత్తం నీట్గా పెట్టుకోవాలి రోజు మార్నింగ్ రోజు రోజు లేసి నీటుగా పెట్టుకోవాలి మన పిల్లల కోసం అన్నా నీటుగా పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించైనా మనం నీట్గా పెట్టుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ పిల్లలు అందరూ అందుకోసమే ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి మనమే కాకుండా మన చుట్టూ పక్కల ఊరులో అందరికీ కూడా చెప్పాలి నీటుగా పెట్టుకోమని చెప్పి మనం ఏ ప్యాక్ ఏ ఫుడ్డు తిన్న ఏం చేసినా వాటికి వచ్చే పేపర్స్ ప్యాకెట్స్ అని చెప్పి రోడ్ల మీదనే పడేస్తాం అట్లా పడేయకుండా నీటుగా జొ పాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వెయ్యాలి ఈ మొత్తం మనము ఈ అట్లా చేస్తే ఈ చెత్త అనేది దాంట్లో రాదు లేకపోతే మొత్తం హైజిన్ ఫుడ్ అదంతా హైజిన్గా ఉన్నాం మనం అంతా ఎప్పుడు మనం నీట్గా పెట్టుకోవాలి దాని ద్వారా మనకి ఏ ఏ డిసీసెస్ కానీ ఏది కానీ రాదు అందుకోసమే స్వచ్ఛభారత్ చేయాలి